వాతావరణ మార్పు భారతదేశానికి అధిక మరియు అస్థిరమైన అవపాదాలకు దారితీస్తుందని అంచనా వేయబడింది వరి మరియు గోధుమ వంటి ముఖ్యమైన పంటల ఉత్పాదకతపై ప్రతికూల ప్రభావం చూపుతుంది సాధారణ వాతావరణం మార్పు ధోరణులకు అతీతంగా వాతావరణ వైవిధ్యం మరియు విపరీతమైన వాతావరణ సంఘటనలు ప్రభావాన్ని పరిష్కరించాల్సిన అవసరం మరింత క్లిష్టమైనది

వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు రైతులు తాము చేయగలిగిన అనేక పనులు ఉన్నాయి వాటిలో కొన్ని ఇప్పటికే వాతావరణ మార్పులను పరిష్కరించడానికి కొన్ని చర్యలను అమలు చేయడం ప్రారంభించాయి మారుతున్న ఋతు పవనాల ప్రభావం తేదీలకు ప్రతిస్పందనగా నాటడం తేదీలను మార్చడం వివిధ వృత్తి వ్యవధి కలిగిన రకాలను ఎంచుకోవడం మరియు వాతావరణ శాఖలు హర్యానా ఎదురుకోవడానికి జీరో టీలేజ్ని అనుసరించడం నుండి అభ్యాసాలు ఉంటాయి భారతదేశం విస్తృతమైన వ్యవసాయ వాతావరణ పరిస్థితులను కలిగి ఉంది ఇది చిన్న ప్రాంతాలలో కూడా అనేక రకాల పంటలను పండించడానికి అనుమతిస్తుంది వాతావరణ స్థిరస్థాపకలను పెంపొందించడానికి ఒక

రుతుపవనాలు వర్షపాతం భూగర్భ జల స్థాయిలో క్షీణించడానికి ప్రధాన కారణమని గాంధీనగర్లోనే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అధ్యాయనం చూపుతుంది నేడు వాచిక భూగర్భ జలాల పంపింగ్ నైన్టీన్ ఫిఫ్టీలలో వినియోగించిన దానికంటే కనీసం ఇరవై నాలుగు రేట్ల నీటిని తొలగిస్తుంది మొత్తం మీద పెరిగిన వాతావరణ మార్పు సంబంధిత నీటి కొరతతో వీటిని వివిధ ప్రాంతాలలో త్వరలో మన్ని మరిన్ని నీటి సంబంధిత సంఘర్షణలు ఆశించడంలో ఆశ్చర్యం లేదు పంటల సాగు విధానం యొక్క ఈ సంకుచితను పునః పర్శించాల్సిన సమయం ఆసన్నమైంది మరియు వాతావరణ అనుకూలతతో పాటుగా సాగే పంటల వైవిధ్యాన్ని స్వీకరించడానికి ఇది సమయం వాతావరణం మరియు వాతావరణ షాక్లను సులభతరం చేయడానికి మరియు ధరల అస్థిరతతో పాటు ఉత్పత్తి మరియు ఆదాయ నష్టాలను భరించడం రైతులకు సులభతరం చేయడానికి ప్రభుత్వం సహాయం చేయాలని కోరుతున్నాను ప్రతి పంటపై వాతావరణం ఎఫెక్ట్ ఉంటుంది అండ్ తెగుళ్లు పురుగులు పుచ్చు ఇలాంటి వివిధ రకమైన పెస్టిసైడ్స్ యూస్ చేసి పంటలు

అండ్ క్లైమేట్ చేంజ్ వెదర్ చేంజ్ వర్షానికి ఎండకి అసలకి పంటలు వివిధ రకంగా మారుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళు వాటిని ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది కరెంటు అండ్ కరెంట్ ఉంటేనే వాటర్ కరెంట్ కరెంట్ ఉంటేనే వాటర్ అవైలబుల్గా ఉంటాయి అండ్ వెదర్ చేంజ్ కూడా మారుతుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చేయలేం వెదర్ చేంజ్ ఉంటుంది పంటల పైన ఎఫెక్ట్ ఉంటుంది మనం ఖచ్చితంగా దాంట్లో మార్పు రావాలి కానీ మార్పు వచ్చేలా లేదు ప్రభుత్వం పెస్టిసైడ్స్ అండ్ మందులు రైతులకు ఫ్రీగా అందిస్తే బాగుండు అండ్ ఇంకా పెస్టిసైడ్స్ చాలా వరకు ఈ మధ్య రైతులు బాగా వాడుతున్నారు పంటలలో